హలో సార్ నమస్కారం మేము ఇటీవలే తిరుపతి నగరం నుంచి పీలేరు నగరానికి నివాసం మారాము సార్ మా పాన్కార్డ్లో నివాస చిరునామా అప్డేట్ చేయాలని కోరుకుంటున్నాము దానికోసం నివాస చిరునామా అప్డేట్ చేయడంలో సహాయాన్ని కోరుకుంటున్నాము సార్ అప్డేట్ కోసం అవసరమైన పత్రాలు మరియు వివరాలను అందించగలరా సార్